హలో కృష్ణ స్వీట్స్ నుంచి మాట్లాడుతున్నామండి మీకు ఏ విధంగా సహాయపడగలము ఆ సరే అండి ఎన్ని కావాలండి ఏ స్వీట్స్ కావాలి ముప్పై మందికి సరిపోయేవి చెప్తానండి ఏవేవి అండి మా దగ్గర పాలకోవా పూతరేకులు స్పెషల్ అండి మీరు బయట టాక్ వినే ఉంటారు నెయ్యి అయితే మా దగ్గర నాచురల్గా తయారవుతుందండి సో ఒరిజినల్ నెయ్యే వాడతాము చక్కర అంతా మంచి హై క్వాలిటీ చక్కరే వాడతామండి

అ

ఆ ఈ అయిదేనా అండి ఇంకా ఏమైనా కావాలాండి ఆ అండి మా నార్మల్ చాక్లెట్స్ ఉంటాయి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఎక్కువగా సేవ్ చేయమండీ మా దగ్గర కేజీ బట్టి ఉంటాయండి కేజీ ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు ఉంటాయండి ఇంపోర్టెడ్ అయితే అండి మీకు ఎప్పుడు కావాలండి మార్ ఎప్పుడు కావాలి డెలివరీ దివా దివాళీ రోజు మార్నింగా ఈవినింగా అండి ఆ సరే అండి మీకు ఎప్పుడుకావాలి క్లారిటీగా చెప్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ముందు రోజు ఈవినింగైనా ఇస్తాం కేక్ తిక్కుతాయండి ఆ ఓకే అండి మొత్తం ఫైవ్ ఐటమ్స్ స్వీట్స్ అండ్ త్రీ కేక్స్ పంపిస్తామండి అక్కడ మేము మా డెలివరీ బాయ్ పంపిస్తాము అక్కడ చూడండి మొత్తం టోటలేసి అక్కడ పిచివేశానండి అండి మీకు మా షాప్లో తరచుగా షాప్ చేస్తే చేసినందుకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఆనందిస్తామండి మేము ఓకే అండి ఆ చూసామండి థ్యాంక్ యూ అండి ధన్యవాద్